సార్ సార్ నాకు ఇలా చిత్తూరు నుంచి తిరుమలాకి వెళ్లాలి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ని విజిట్ చేయాలి వెళ్లి రా అక్కడ ఉండి వెళ్ళడానికి కిలోమీటర్కి ఎంత పడుతుంది అదే అట్లానే అదే విధంగా అక్కడనుంచి రిటర్న్ రావాలి రూము సర్వీసు మళ్ళీ వీటికి ఫుడ్డు అంతా ఎంత అవుతుంది సార్ మొత్తం చెప్పగలరా ఓకే సార్ నేను రేపు మార్నింగ్ వెళ్లాలనుకుంటున్నా సార్ పొద్దున్నే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మరి ఎంత పడుతుంది సార్ ఇక్కడ్నుంచి కిలోమీటర్ చార్జ్ ఎంత పడుతుంది డ్రైవర్ది అంతా చూసుకొని ఓకే సార్ ఒక నైట్కా సార్ ఓకే సార్ ఓకే సార్ ఫుడ్డు ఫెసిలిటీ అన్ని దాంట్లోనే మిక్స్ అయ్యిపోయి ఉంటాయా సార్

ఓకే సార్ మేము మొత్తము ఒక ఆరు నుండి ఏడుమంది వస్తు ఉంటాము ఏడుమంది బయలుదేరాలా పోయి రావడానికి ఎంత అవుతుంది మొత్తం మీరు చెప్పేస్తే నేను అలానే మీకి ఫోన్పే చేసేస్తానండి ఓకే సార్ చెప్పండి సార్ అవును సార్ మొత్తము కాలేజ్ స్టూడెంట్సే సార్ మొత్తము ఏడుమంది వెళ్లాలి అనుకుంటున్నాము అవును సార్ ఓకే సార్ పే చేస్తాను సార్ అంటే రేపు మార్నింగు కరెక్టుగా అక్కడికి వచ్చేస్తే మీరు అటునుంచి పే చేశాక తీసుకుపొమ్మంటారా వ్యానుని ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే రేపు తెల్లవారతోనే నేను అక్కడికి వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ ఓకే సార్ థ్యాంక్ ఖచ్చితంగా సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్